మా ప్రాంతంలో ఆసుపత్రులు ప్రస్తుతం టెక్నాలజీ పరంగానే ముందున్నాయండి కాకపోతే ఏంటి అంటే హై టెక్నాలజీ అనేది ఇంకా మా యొక్క పరిధిలో లేదండీ ఎందుకు అంటే హెల్త్కేర్ టెక్నాలజీ యొక్క ఉపయోగాలు కానీ ఏదైనా సమయానికి ఎమర్జన్సీ ఏదైనా ఒక గుండెపోటొచ్చింది కానీ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చినప్పుడు సీపీఆర్ చెయ్యాలని కానీ లేదా ఆ వ్యక్తిని వెంటనే అబులెన్స్కి ఫోన్ చెయ్యాలని గానీ అనే టెక్నాలజీ అనేది ప్రస్తుతం మా ప్రాంతంలో మంచిగానే నడుస్తుంది కాకపోతే ఈ యొక్క హెల్త్కేర్ అనేది ఇంకా డెవలప్ చేస్తే మన యొక్క వావ్ ప్రాంతంలో ఎలా ఉంటుంది అంటే మ మరణాల రేట్ అనేది తగ్గుతు తగ్గు ముఖం పట్టడానికి మనం అవకాసమనేది కల్పించినట్టు అవుతుంది ఈ టెక్నాలజీలో ఎటువంటి సమస్యల్లేకుండా మంచి తిండి మంచి నిద్ర మంచి ఆహారం అనేది పాటిస్తే ఆసుపత్రులకు వెళ్ళే అవకాశము అనేది కూడా రాదు ఒకవేళ వెళ్ళినా మనకు యొక్క హెల్త్ సమ ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నాయి అంటే ఎక్కువ మొబైల్ వాడకం వలన రేడియేషన్ సమస్యలు ఇంకా సరైన సం తిండి సరిగా లేకపోవటం సమయానికి తినకపోవటం ఇలాంటి వాటిని కొంచెం మంచిగా మనం లేకుండా చూసుకుంటే మన ఆరోగ్యం అనేది ఇంకా బాగుంటుంది హాస్పిటల్కి వెళ్ళేంత అవసరం కూడా మనకు రాకపోవచ్చు